రెహమాన్ గారి సంగీతంలో నాకిష్టమైన సినిమాలు రోజా బొంబాయి దిల్ సే సంభక్ మురేన్ మరియు రంగీలా ఈ సినిమాల్లో సంగీతం చాలా ఆకర్షణీయంగా చాలా వినడానికి వినసొంపుగా ఉంటుంది మరియు ఆయనికి సంభక్ వినిరిరుధ్గాను ఆస్కార్ అవార్డ్ రావడం చాలా ఆకర్షణీయంగా ఉంది అది ప్రతి యొక్క భారతీయుడిని తలెత్తుకునేలా చేసింది అది భారతదేశానికి కాను మొట్టమొదటిగా వచ్చిన ఆస్కార్ కావాడంతో స్లమ్డాగ్ మిలీనియర్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారికి మంచి గుర్తింపు వచ్చింది అది కాకుండా ఈ మధ్యన చిత్రాల్లో చూసుకున్నట్టు అయితే రోబో రోబో టూ చిత్రాలు కూడా నాకు ఆయన సంగీతం ఎంతో బాగా నచ్చింది ఆయన కొత్త కొత్త ట్యాలెంట్స్ని కొత్త కొత్త సింగర్స్ని కూడా ఎంకరేజ్ చేయడం వల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది అలాగే చాలా కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఆయన వాడ్డంలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడతారా వాడి మ్యూజిక్ చేస్తారా అనే విధంగా ఉండటం వల్ల చాలా మందికి పని దొరుకుతుంది